నేను కాలేజీలో చదివిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ ఇరవైయోవ శతాబ్దపు అత్యుత్తమ గణిత శాస్త్రవేత్తగా గుర్తింపబడ్డారు శ్రీనివాస రామానుజన్ అనే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు స్వతంత్రంగా గాస్ కుమ్మేర్ మరియు హైపర్ రేఖ గణిత సిరీస్లను కనుగొనెను అంతేకాక ఆయన సంఖ్య సిద్ధాంతం మీద ప్రసిద్ధ రచనలు చేశారు భిన్నాలు మరియు అపరమిత సిరీస్లను కొనసాగించారు